హలో నాకు నా రోజువారి డేటా ముగియడంలో ఆందోళనగా ఉంది ముందు నా డేటా వినియోగం స్టేటస్ని తెలుసుకోవాలని ఉంది నేను నా డేటా వినియోగం పరిశీలించడానికి సంబంధిత యాప్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాను దయచేసి నా డేటా వినియోగం గురించి వివరాలు ఇవ్వగలరా నాకు డేటా ముగియొక ముందే మరింత జాగ్రత్త చేసుకోవాలని అనుకుంటున్నాను నా మొబైల్ నంబరు తొమ్మిది సున్నా సున్నా ఒకటి సున్నా రెండు మూడు నాలుగు ఐదు